మేము విదేశాలలో కుటుంబ సెలవులను ప్లాన్ చేసుకుంటున్నాము దీనికి మావి ప్రతి ఒక్కరి పాస్పోర్ట్లు సిద్ధంగా ఉన్నాయని ఉండడానికి చూసుకుంటున్నాను మరియు మా పాస్పోర్ట్ల స్థితిని తనిఖీ చెయ్యాలని నిర్ణయించుకున్నాము ఈ కు ఈ వేసవి సెలవులను విదేశాల్లో గడపడానికి కుటుంబంతో సహా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాము దానికి ముఖ్యంగా పాస్పోర్ట్ చాలా అవసరం అందుకే ముందుగా పాస్పోర్ట్ని చెక్ చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుని పాస్పోర్ట్ని చెక్ చేసుకుని వెళ్తున్నాము

ముందుగానే చాలా ప్లానింగ్ చేసుకున్నాము అన్ని ప్రదేశాలు కవర్ చేసి ముందుగానే అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది చూసుకున్నాము కుటుంబంతో చాలా సంతోషంగా గడపాలని అనుకుంటున్నాము మరియు కొం కొంతమంది బంధువులని స్నేహితులని కలవాలని అనుకుంటున్నాము వారితో కూడా కొంత సమయం కేటాయించి ఆనందంగా గడపాలని అనుకుంటున్నాను అందుకే పాస్పోర్ట్ని ముందుగానే సరి చూసుకుని ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాము